నాకు ప్రయాణం చేయడం అంటే ఎంతో ఇష్టం ప్రయాణం చేయడం వల్ల ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాము ప్రయాణం చేయడం వల్ల మనం వెళ్ళిన ప్రాంతానికి అక్కడ ఉన్న విషయాలను అక్కడ జరిగిన చారిత్రక విషయాలను ఎన్నో తెలుసుకుంటాము శ్రయాణం చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చుకుంటాము ప్రయాణం వలన ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాము అక్కడ అక్కడ ప్రాంతీయ భాష ఏది అక్కడ ప్రాంతీయ భాష నేర్చుకుంటాము ఇగ అందరితో మంచిగా మాట్లాడుతాము ప్రయాణం వలన ఎన్నో నేర్చుకుంటూ ఉంటాము ప్రయాణం చేయడం అనేది నాకు అందరికీ ఎండాకాలంలో చాలా నచ్చుతుంది ఎండాకాలంలో సముద్ర ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణం చేయాలని అక్కడ ఉండాలని అక్కడ ఆడుకోవాలని సముద్రతీరాలలో చాలా ఉంటుంది సము నిజానికి చెప్పాలంటే నాకు కూడా ఎండాకాలంలో ప్రయాణం చేయడం అంటేనే ఇష్టం కానీ సము సముద్ర ప్రాంతాలతో పాటు ఇంకా సముద్ర దగ్గరలోని ప్రాంతాలు సముద్రంలో ఈత కొట్టాలని సముద్రం చిన్న చిన్న సముద్రం దగ్గర్లోని ప్రాంతాలకు వెళ్ళాలని అక్కడ ప్రాంతాలను చూడాలని ఇంకా డ్యాములు ఇలాంటి ప్రాంతాలను చూడాలని ఇవి ఇష్టం ఇంకా ఎండాకాలంలో మంచు ప్రదేశాలకు వెళ్ళాల వెళ్ళాలని అక్కడ కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని అక్కడ ప్రజలు పరిస్థితులు వాళ్ళ భాష ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ధృవ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎలా ఉంటారు కర్కట రాక రేఖ ప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉంటారు అక్కడ పరిస్థితి ఎలా ఉంటాయి వాతావరణం ఎలా ఉంటుంది శీతోష్ణస్థితులు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడం అంటే ఇష్టం అక్కడ ప్రజలతో వాళ్ళ భాషను నేర్చుకుంటూ ఆనందంగా గడపడం అంటే ఇష్టం ఇంకా అక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేస్తూ సంతోషంగా ఉండడం అంటే ఇంకా ఇష్టం మరియు ఆ ప్రాంతంని బాగా ప్రాంతంలో ఉన్న వాళ్ళని బాగా పరిచయం చేసుకుని అక్కడ అక్కడ జరిగే విషయాల గురించి తెలుసుకోవడం ఇంకా ఇష్టం ఎండాకాలంలో అయితే మంచు ప్రదేశాలకు వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది అందుకని మంచు ప్రదేశాలు చల్లటి ప్రదేశాలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఇంకా చలికాలంలో అయితే మన తెలంగాణ మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రాంతాలలో మధ్య కర్కటక రేఖ పైన ఉన్న దేశాలలో గడుపుతుంటే బాగుంటుంది చలికాలం కాబట్టి అక్కడ అంతా కొంచెం అన్ని దానిలతో పోలిస్తే చలి అక్కడ ప్రాంతం బాగుంటుంది అప్పుడు దాని బాగా మనం ఆనందంగా అవుతాము ఇలా ప్రతి ప్రాంతంలో ఏదో ప్రతి ప్రాంతంలో ఏదో ఒక కొత్తది ఉంటూనే ఉంటుంది కాబట్టి